మానవ జీవితంపై ఆటలు సానుకూల ప్రవాహాలు చాలా చూపుతాయి ఆటలు మానవ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి అవి వినోదం మాత్రమే కాకుండా మానసిక శారీరక సామాజిక అభివృద్ధికి కూడా తోడ్పడతాయి ఆటల యొక్క కొన్ని సానుకూల ప్రభావాలు మీకు నేను స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను వాటిలో మానసిక అభివృద్ధి ఆటలు మనకు సమస్య పరిష్కారం నిర్ణయం తీసుకోవడం వ్యూహాత్మక ఆలోచన వంటి నైపుణ్యాలను నేర్పిస్తాయి అలాగే ఏకాగ్రత జ్ఞాపక శక్తి సృజనాత్మకతను మెరుగుపరుస్తాయి ఒత్తిడిని తొలగిస్తాయి శారీరక అభివృద్ధి పరంగా చూసుకుంటే శారీరక శ్రమను పెంచుతాయి అంటే దీనివల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అలాగే బలం సత్తువ సమన్వయం మెరుగుపడతాయి గుండె జబ్బులు ఊబకాయం వంటి వ్యాధులు ప్రమాదాలు తగ్గిపోతాయి సామాజిక అభివృద్ధికి ఆటలు ఎంతో తోడ్పడుతాయి ఏ విధంగా అనగా సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి అలాగే టీమ్ వర్క్ నాయకత్వం కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి విషయంలో ఉపయోగపడుతుంది స్నేహం సహకారం సానుభూతిని పెంపొందిస్తాయి ఒంటరితనం ఒంటరితనాన్ని తగ్గిస్తాయి ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి ఆటలాడడం వల్ల ఆత్మవిశ్వాసం స్వీయ గౌరవం పెంపొందుతాయి ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది వినోదాన్ని అందిస్తాయి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి మనం మొత్తం మీదగా చూస్తే ఆటలు మానవ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి అవి మానసిక శారీరక సామాజిక అభివృద్ధికి దోహదలు పరుస్తాయి అన్ని విషయాల్లోనూ అన్ని వయసు వారికి ఆటలు ఆడడం చాలా ముఖ్యం ఆటలు మన జీవితాలను మెరుగుపరచడానికి ఒక అద్భుతమైన మార్గం